గుర్రపు స్వారి అంటే గుర్రం మీద కూర్చొని దానిపై ప్రయాణించడం ఇది చాలా మంచి అనుభవం కొంతమంది ఆటలా స్వారి చేస్తారు మరి కొంతమంది క్రీడలా చేస్తారు మొదలుగా గుర్రంపై ఎక్కి కూర్చోవడం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఒకవైపు నుంచి ఎక్కి సీటు మీద కూర్చోవాలి మనం కూర్చున్నప్పుడు మన శరీరం నేరుగా ఉండాలి వంకరగా కాదు చేతిలో పగ్గాలు పట్టుకోవాలి పగ్గాల ద్వారా మనం గుర్రాన్ని నడిపించగలము ఎప్పుడైనా సరే గుర్రాన్ని మనం ఎటువైపు అయినా తిప్పవచ్చు ఎడమ వైపు లేదా గుడివైపు లేదా వేగంగా లేదా నెమ్మదిగా నడపవచ్చు ఇవన్నీ చేయవచ్చు పాదాలు గుర్రానికి ఎప్పుడు దగ్గరగా ఉంచుకోవాలి గుర్రం మీద ఉన్నప్పుడు భయపడకూడదు గబాగబా లేవకూడదు మన శరీరం నిశ్చలంగా మెల్లగా ఉండాలి మనం నిదానంగా ఆలోచిస్తే గుర్రం కూడా మెల్లగా వినిపిస్తుంది ఇది శరీరానికి వ్యాయామంలా పనిచేస్తుంది అలాగే మనకి ధైర్యం నమ్మకం కూడా పెరుగుతుంది మంచి గుర్రాలు మాస్టర్ ద్వారా నేర్చుకుంటే మరింత బాగా నేర్చుకోవచ్చు